మీరు ఒక కొత్త ల్యాప్టాప్ కొనాలని చూస్తున్నట్లయితే నేను మీకు ఖచ్చితంగా ఆసుస్ వివో బుక్ పదిహేను ల్యాప్టాప్ను సిఫార్సు చేస్తున్నాను ఇది ఒక అద్భుతమైన ల్యాప్టాప్ ఇది మీకు అవసరమైన అన్ని లక్షణాలు కలిగి ఉంది ఈ ల్యాప్టాప్ మీకు అద్భుతమైన డిసప్లేని అందిస్తుంది ఇది చాలా స్పష్టంగా మరియు కళ్ళకు సౌకర్యంగా ఉంటుంది ఇది కూడా చాలా శక్తివంతమైన సిపియు మరియు జిపియుని కలిగి ఉంది ఇది మీకు ఏదైనా పని చేయడానికి అనుమతిస్తుంది ల్యాప్టాప్ చాలా తేలికగా మరియు చిన్నదిగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళడం చాలా సులభం